హలో

మాకు కొన్నీ ప్రొవిజన్స్ కావాలండి అవి మాకు డోర్ డెలివరి చెయ్యాలి నేను చెప్పనా అండి సరేనండి రైసు ట్వంటీ ఫైవ్ కేజీస్ అండి కంది పప్పు రెండు కేజీలు మినప్పప్పు ఒక కేజీ ఇడ్లీ రవ్వ కేజీ అండి ఉప్మా రవ్వ అర కేజీ గోధుమ పిండి అండి మూడు కేజీలు ఇంకా క్లోజప్పు పేస్ట్ అండి సంతూర్ సంతూర్ సోప్సు అదే బాక్స్ వస్తుంది కదండి బాక్స్లో రెండుంటాయి వంద రూపాయలు మా అది సంతూర్ సోప్స్ అండి ఫోర్ అండి ఇంకా అది కంఫోర్ట్ లిక్విడ్ అండి అదే హండ్రెడ్ ఎమ్ఎల్ది కావాలండి ఇంకా మషాలా ప్యాకెట్స్ అండి బిర్యానీ మసాలా ఫిష్ మసాలా మటన్ మసాలా సాంబార్ మసాలా ఒకొక్క ప్యాకెట్ అండి పదిహేను రూపాయలది జీలకర్ర అండి గసగసాలు ఇవీ పావు కేజీ కావాలండి ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అండి మూడు ప్యాకెట్లు అండి ఇంకా సర్ఫెక్సెల్ సోప్స్ అండి

ఇంకా టైడు సర్ఫ్ అండి అర కేజీది ఇవ్వండి అంతేనండి ఎంతసేపట్లో ఆ వస్తా అదే డెలివరీ చేయడానికండి సరేనండి నేను బిల్ ఎక్కడ పే చేయాలండి సరేనండి సరే